సన్నివేశం పాస్పోర్ట్ దరఖాస్తుపై వర్క్షాప్లో పాల్గొంటున్న సందర్భం నేను హలో అందరికీ నేను మొదటిసారిగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నాను

వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి తర్వాత ఆన్లైన్లో ఫామ్ నింపి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి నేను

టైప్ పై ఆధారపడి పత్రాలు మార్చుకోవచ్చు సాధారణంగా మీరు ఇవి అందించాలి మొదటిది పరిచయ ధృవీకరణం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐ డీ రెండవది నివాస స్థల ధృవీకరణ రేషన్ కార్డు ఎలక్ట్రిసిటీ బిల్లు లేదా బ్యాంక్ స్టేట్మెంట్ మూడవది పుట్టిన తేదీ ధృవీకరణ పుట్టిన సర్టిఫికెట్ లేదా పదవ తరగతి మార్క్ షీట్ నాలుగవది పాస్పోర్ట్ సైజు ఫోటోలు నేను అర్హత ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా ఏవైనా నిర్దిష్ట వయో పరిమితులు లేదా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా నిర్వాహకుడు అవి భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు సాధారణ పాస్పోర్ట్ కోసం కనీసం వయసు పరిమితం లేదు కానీ పద్దెనిమిది ఏళ్ళలోపు వారికి ప్రత్యేక రూల్స్ ఉంటాయి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా అవుతుంది

సరిగ్గా అర్థమైంది అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత ప్రాసెస్సింగ్ సమయం ఎంత ఉంటుందో నిర్వాహకుడు ఇది సాధారణం మరియు తాత్కాలిక విభాగంపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ముప్పై రోజులు వస్తుంది తాత్కాలికం అంటే అత్యవసర అవసరాల కోసం ఒకటి నుండి మూడు రోజుల్లో మంజూరు అవుతుంది నేను అద్భుతం ధన్యవాదాలు ఇక నా పాస్పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను నిర్వాహకుడు బాగా చెప్పారు ఎటువంటి సహాయం కావాలన్నా మీ దగ్గరికి పాస్పోర్ట్ సేవా కేంద్రానికి సమర్పించండి సన్నివేేశం ముగింపు